నేను చదివిన చివరి పుస్తకం ది హిట్లర్ క్యాప్స్ ఈ పుస్తకం రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు నిర్వహించిన క్యాంపు గురించి ఒక భయంకరమైన వివరణ ఈ పుస్తకం నాకు చాలా ప్రభావితం చూపింది ఎందుకంటే ఇది మానవ చరిత్రలో ఒక భయంకరమైన కాలాన్ని గుర్తుచేసింది ఈ పుస్తకం నాకు మానవుడిలో చెడు గురించి ఒక కొత్త అవగాహన ఇచ్చింది ఈ పుస్తకం ద్వారా నాకు చాలా ప్రభావితం చూపిన కొన్ని విషయాలు ఉన్నాయి మానవుడిలో చెడు గురించి ఒక కొత్త అవగాహన ఈ పుస్తకం నాకు మానవుడిలో చెడు గురించి ఒక కొత్త అవగాహన ఇచ్చింది నాజీలు చేసిన హింస మరియు దుర్మార్గం గురించి తెలుసుకోవటం నాకు చాలా బాధ అనిపించింది ఈ పుస్తకం మానవుడిలో ఎంత భయంకరంగా ఉండగలడో చూపించింది మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక కొత్త అవగాహన ఈ పుస్తకం నాకు మన చుట్టూ ఉన్నా ప్రపంచంలో ఒక కొత్త అవగాహన ఇచ్చింది ఈ పుస్తకం నాకు ప్రపంచం ఎంత హింసాత్మకంగా ఉండగలదో చూపించింది ఈ పుస్తకం నాకు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మరియు దుర్మార్గం మరియు అన్యాయం యొక్క సంకేతాలు గుర్తించగలిగి ఉండాలని నేర్పించింది